కుటుంబంలో స్త్రీ అంటే భార్య పురుషుల భర్త స్త్రీ కుటుంబంలో మంచి చెడ్డలు పిల్లలు భర్తపై ప్రేమానురాగాలను పెంచుకుంటుంది భర్త భర్త జాడలో అంటే భర్త చెప్పిన పనులను గౌరవంతో ప్రేమతో చేస్తుంది భర్త పిల్లల పట్ల భార్య పట్ల ప్రేమాను భావంతో మెలుగుతాడు మరియు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తాడు స్త్రీ భార్య మాటలకు ఎదురు చెప్పకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని పనులను ఇద్దరూ బాధ్యతగా పంచుకుంటారు భార్య భర్తలు ప్రేమానురాగాలను పంచుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని భాగస్వామ్యంగా నలుగురిలో గొప్పగా బ్రతకాలి అంటే జీవించాలి